అన్నా వచ్చేసింది అన్నా ఎండాకాలం ఏందన్నా ఈ ఎండలు ఈ రకంగా ఉన్నాయి చెమటలు వా నీళ్ళు పోసుకున్నట్టు వస్తున్నాయి అన్నా చెమటలు ఏందన్నా మరీ ఇంత దారుణంగా ఉంది ఎండలు దానికి తోడు ప్రతీ పది నిమిషాలకి దావెత్తరేస్తుందన్నా సరే కూల్ డ్రింక్స్ తాగుదాం అని చెప్పి వెళ్తేనేమో ఆ కూల్ డ్రింక్సు ఎంతసేపు తాగినా మళ్ళీ నోరు పిడసగట్టకపోతుందన్నా దీని బదులు చక్కగా ఇంట్లో మజ్జిగ చేసుకొని అన్నట్టు మజ్జిగ మా ఇంట్లో ఎలా చేస్తారో తెలుసా మజ్జిగలో కొత్తిమీర వేస్తారు పుదీనాకు వేస్తారు జీలకర్ర వేస్తారు అన్నో సబ్జా కూడా వేస్తారన్నో దీంతో పాటు నిమ్మకాయ రసం కూడా చేస్తారు అన్నో చాలా బాగుండుద్ధి అన్న బయట వస్తువులు తాగితే కొనుక్కొని తాగే బదులు ఇంట్లో చక్కగా చేసుకొని ఈ నీడ పట్టునుండి ఇది తాగుతూ ఉంటే మనశ్శాంతిగా ఉండుద్ధి అన్నా